గుడ్ మార్నింగ్ అమ్మా చెప్పండి ఏమైంది బాగున్నాము మీరు బాగున్నారా

ఓకే మీ మధ్య వర్షకాలం స్టాట్ అయింది కదా ఎక్కువ కేసెస్ ఇట్లానే వస్తున్నాయి కొంచెం జాగ్రత్తగుండాలి ప్రతీ ఒక్కరు ఒక ఆవిరి పట్టుకుంటా అలా చాలా బాగా కొంచెం జాగ్రత్తలు బాగా పాటించాలి ఇప్పుడు అన్నీ ఇట్లాంటివే వస్తాయి దోమలు ఎక్కువవుతాయి కదా చికెన్గున్యా మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ ఇవి ఎక్కువ అవుతాయమ్మా ఇప్పుడు దాదాపు నాకు ఒక మూడు కేసెస్ మలేరియా అదే వచ్చేసాయి మీక్కూడ మీరు అలాగే ఆ సింటమ్స్ తోనే వచ్చారు కాబట్టి కొంచెం టెస్ట్లు చెయ్యలి టెస్ట్ చేస్తాను ఒక నిమిషం ఉండండి చాను బ్లడ్ టెస్ట్ అన్నీ వచ్చాయమ్మా ఇది మలేరియా మాదిరి లైట్గా మీఋ జస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది డోన్ట్ వర్రీ ఏం భయపడకండి ఇంకా స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఏమంత ఇబ్బంది ఏం ఉండదు ఏమన్నా నొప్పులు ఒళ్ళునొప్పులు ఏమన్నా ఉన్నాయమ్మా

ఎన్ని రోజులు అయ్యిందమ్మా ఈ సింట ఈ సింటమ్స్ ఉన్నప్పుటి నుంచి వామ్మో ఈ చాలా లేట్గా ఉన్నారు ఏమున్నా స్టార్టింగే రావాలమ్మా ఫస్ట్ అట్లా ఏమన్నా కనపడితే ఒక వన్ డే వన్ అండ్ ఆఫ్ డే కూడా వ వెయిట్ చెయ్యకూడదు వచ్చేసి తొందరగా చూపిచ్చుకోవాలి ఇంకా ఇప్పుడు నువ్వు అయితే జాగ్రతగా ట్యాబ్లెట్స్ వాడాలి కొంచెం లైట్ పదార్ధాలు తీస్కోవద్దు రాగి ముద్ద తీస్కో ఇడ్లీ దోశ వడ అట్లాంటివి మాత్రమే తేలికగా జీర్ణం అయితాయి అలాంటివి మాత్రమే తీసుకోవాలమ్మా నువ్వు అల అలాంటివి తీసుకుంటే కొంచెం హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు మనకు అరుగుదల డైజెషన్ సిస్టం అనేది కొంచం వర్క్ కాదనమాట బట్ కాబట్టి మనం తొందరగా తొందరగా అరుగుదల అవే వస్తువుల్ని మనం తినాలి అందుకు చెప్తున్నాను ఇవి కొంచెం ఇట్లా స్పీడ్గా అరుగుదలయ్యేటివి తినండి రాగిజావ బాగా తాగండి ఇంకా కూల్ డ్రింక్స్ అంటే మామూలుగా బయట దొరికేటివి లేకుండా బత్తాయి పళ్ళ జ్యూస్ అట్లాంటివి ఇంట్లోనే చేసుకోని సొంతంగా అట్లనే మిక్సీకి పట్టేసి చేస్కోని తాగండి కొంచెం ఎనర్జీ వస్తుందనమాట ఇంకా సిరప్ మీకయితే టానిక్ ఇస్తాను నే ఎనర్జీ కోసం ఈ టానిక్ రోజూ ఒక పూటకు టెన్ ఎంఎల్ వాడండి త్రీ ఫో మూడుపూట్ల వాడండి తరువాత ట్యాబ్లెట్స్ మీకు ఏమన్నా జ్వరంగుందామ్మా అదే అదే అదే ఇట్లా వచ్చి ఆఫ్ అన్ అవర్ బాగుంటుంది ఆఫ్ అన్ అవర్ మరి వేడి అవుతుంది అనమాట అట్లా అట్లా ఈ సింటమ్సేలే అమ్మ అయితే ఇంకా డోలో సిక్స్ ఫిఫ్టీ ఇచ్చాను ఇది వాడుతూ ఉండండి ఇంకా పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ ఇచ్చాను నొప్పులకు బాగా వర్క్ చేస్తుంది అది బాగా వాడండి ట్యాబ్లెట్స్ ఒక ఫైవ్ డేస్కిచ్చాను ఇవి బాగా ఈసారి ఐదు రోజులు బాగా వాడండి ఐదు రోజులు వాడిన తరువాత మీకేమన్నాసేమ్ ఇట్లనే ఫ్యూచర్స్ ఏమన్నున్నాయి అనుకుంటే మీరొచ్చి మళ్ళీ కలవండి ఇంక ఒకవేళ బా ఒకవేళ మీకనుమానంగుంటే వచ్చేయండి ఇంకోసారి టెస్ట్ చేసేస్తాను అవీ మా టైఫాయిడ్ మలేరియా అవి ఏ స్టేజ్లో ఉండాయి నేను చెప్పి మీకు ఇంకోసారి కౌన్సిలింగ్ ఇస్తాను ఓకేనా అమ్మ ఓకే ఓకే అమ్మా అయితే సర్లేమ్మా ఉంటామ్మా